మేమూ ఇక్కడ ఇక్కడేం ఫంక్షన్స్ జరుగుతాయండి ఎక్కువగా పండగలు అవునండి ఈ స్టేషన్లో దసరా తర్వాత మనకి సంక్రాంతి వస్తా అదే చెప్పారండి ఒక టెన్ అవుతామండి మేము అవునండి సంక్రాంతికండి అదే మేము డిసెంబర్లో ప్లాన్ చేస్కున్నాం అవునండి మేము డిసెంబర్లో రావలనుకుంట్నాం డిసెంబర్లో క్రిస్ట్మస్సూనూ మళ్ళీ జనవరిలో సంక్రాంతి చూస్కుని మేము వెళ్ళిపోతామండి

మాకు మీ ఏరియా కొత్త కనుక అందుకనే మీరు చుట్టూ తిప్పి తీసుకువెళ్తారేమో అని మళ్ళీ ఫోన్ చేసాం గైడ్గా ఏమాత్రం తీసుకుంటారండి మొత్తం రెండునెలలకి అదేనండి ఒక మాటనుకుంటే మంచిది కదా ముందుగానే కొంచెం అటు ఇటైనా పర్లేదు నలుగురం వస్తామండి మాకన్నీ అకామిడేషన్ అన్నీ మీరే చూడాలండి మాకు మమ్మల్ని ఉంటానండి అయితే మరి మేము వచ్చేముందు కాల్